మా అన్నయ్య ఈ మధ్య కొంచెం సన్నబడ్డానికి అనేక చిట్కాలు వాడుతున్నాడు వాటిలో నేను గమనించినవి ఏంటంటే పొద్దున్నే ఆహారం ఎక్కువగా తీసుకోకుండా టిఫిన్ బదులు చాలా తక్కువ మోతాదులో వచ్చు పాలు రెండు కలుపుకుని తినడం అవి చూడ్డానికి అంటే మనకి కడుపు నింపుతాది గానీ ఎక్కువగా వాటిలో కొవ్వు శాతం ఉండడం ఉండకపోవడం వల్ల కొంత బరువు గట్రా తగ్గతూ ఉంటుంది ఎక్కువగా బరువు పెరగడానికి ఒక ము ముఖ్యమైన కారణం మన ఒంట్లో కొవ్వు ఉండిపోవడం ఆ కొవ్వు లేకుండా ఉండి చూసు కుంటే మంచి ఆహారాన్ని అంటే కొవ్వు లేని ఆహారాన్ని తిన్నట్లయితే మనం సన్నగా ఉండ ఉంటామని వైద్యులు కూడా చెప్తుంటరు దానివల్ల ఓట్స్ లాంటివి తిన్ తింటా ఉంటారు వాటిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా మాంసం ఇలాంటివి లేదంటే పొద్దున్న టిఫిన్ చేసేదప్పుడు నూనెలో వేయించినవి అలాంటివంటే బజ్జీలు పూరీలు అలాంటివి మానివేసి కేవలం ఆవిరిలో వేయించిన వండినవి ఉదాహరణకి ఇడ్లీలు లేదంటే పొంగడాలు అలాంటివి ఉప్మా అలాగే ఆవిరితో చేసేవి వాడితే బెటరు వాటిలో నూనె ఉండదు కాబట్టి అంతేకాకుండా మళ్లీ కొంత సమయం అయ్యాక మళ్లీ ఆకలి వేస్తుంది కానీ రాగిజావ లాంటివి తాగుతూ ఉంటారు దాంట్లో కూడా కొవ్వు పదార్థాలు ఉండవు అయితే అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటాయి అదే మంచిది కూడా అంతేకాకుండా సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసేదప్పుడు కూడా చా ప్రతిరోజు ఒకే విధంగా భోంచేయడం అంటే మాంసం కూర్మని ఎక్కువ తిండం ఇష్టం లేని కూరని తక్కువ తినడం లాంటివి కాకుండా ప్రతిరోజు ఒక మోతాదులోనే సమాన మోతాదులో తినడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేకాకుండా సాయంత్రం వాళ్ళు మొత్తానికి పూర్తిగా అన్నం మానేసి కొన్ని రోజులైతే ఫ్రూట్సు లేదంటే కొన్ని రోజులేమో ఈ చపాతి ఇలాంటివి తినడం వల్ల కూడా బరువు తగ్గుతారని చాలామంది చెప్తారు అయితే వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటాది అంతేకాకుండా మళ్లీ వాటికి తగినవి వ్యాయామం చేయడం కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు ఉదాహరణకి పొద్దున్నే రన్నింగ్ కెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు మళ్ళీ తినేసినామంటే ఒకే దగ్గర కూర్చోకుండా ఒక గంట అరగంట అలాగ ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు అన్నయ్య అంతేకాకుండా పో సాయంత్రం ఐదింటి కాడి నుంచి మా ఊరు సైకిలు మీద అలా రౌండ్ వేసుకొని అటు ఫ్లైఓవర్ దాకా వెళ్లి అలా సైకిల్ తొక్కుకుంటా సాయంత్రం ఎనిమిదింటికి వచ్చేసి పదకొండింటి వరకు అలా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు దానివల్ల చాలా క కొవ్వు కరుగుతూ ఉంటుంది దానివల్ల మంచి సన్నగా కూడా అవడానికి అనేక గా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది నేను మా అన్నయ్య చేసేవాటిలో ఎక్కువగా గమనించిన విషయాలైతే అయితే నా నా విషయానికి నా ఉదాహరణకు వచ్చేసరికి అయితే వాటన్నిటితో పాటు ఇంకా వైద్యులని కూడా సంప్రదించి వాటిని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలో వాళ్ళని కనుక్కొని చేయడం మంచిది అంతేకాకుండా వాటిని ప్రయత్నించేసేదప్పుడు ఇంకా మంచి ఆహారం ఆరోగ్యకరమైనవి కూడా తీసుకుంటూ ఉండాలి మరి ఆహారం మానేయడం లాంటివి చేయకుండా ఆహారం మానేయకుండా కొంచెం బలమైన ఆహారం తీసుకొని ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అలా సన్నబడదామని మొత్తం ఆహారం మానేసి కొంతమంది చేస్తారు అలా చేయడం ఉత్తమం కాదు కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవడాన్ని తగ్గిస్తూ చివరికి సన్నబడే వరకు అలా చేయడం మంచిది లేదు అంటే అది మనం ఒబిసిటీకి గురి గురయ్యి మన బాడీని కదలనివ్వకుండా చేస్తుంది వాటి వలనా కొవ్వెక్కువవ్వడం వల్ల మన రక్తకణాలు మొత్తం బాడీ అంతా ఫ్లో అవకుండా మన వెయిన్స్లో అలాగ బ్లాక్లు ఏర్పడి అది హార్ట్ అటాక్ కూడా

సన్నంగా ఉండడం మంచిది అని కూడా డాక్టర్లు అంటారు కాబట్టి వీలైనంత తక్కువగా మన ఆహారం కావలసినంత మాత్రమే తీసుకొని అధికంగా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి